నా తీరిక సమయంలో నేను నా సమయాన్ని టీవీ మరియు సెల్ ఫోన్ చూడడం ద్వారా గడుపుతాను నేను ఖాళీ సమయంలో టీవీ టీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు సినిమాలు వంటల ప్రోగ్రాములు మహిళల ప్రోగ్రాంలను చూస్తాను వీటిని చూడడం ద్వారా నా సమయం సమయం గడుస్తుంది నేను చూసే సీరియల్లు గుప్పెడంత మనసు గువ్వా గోరింకా ఈ రెండు సీరియల్లు నాకు చాలా ఇష్టం అంతేకాకుండా నేను మాటీవీలో జెమినీ టీవీలో ఈటీవీలో ప్రసారమయ్యే సినిమాలను కూడా చూస్తాను అంతేకాకుండా వినోద కార్యక్రమాలను కూడా నేను చూస్తాను నాకు ఇష్టమైన ఛానల్ ఈటీవీ ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలను నేను చూస్తాను అంతేకాకుండా నేను మొబైల్ ఫోన్ లో వంటలు చూడటం ద్వారా నా సమయాన్ని గడుపుతాను ఫోన్ లో వంటలు చూ వంటలు చూసి నేర్చుకుంటూ నేను నా సమయాన్ని గడుపుతాను